మా ఇంట్లో నేను ఎప్పు నేను అప్పుడప్పుడు తోముతు ఉండను మా ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మమ్మీ డాడీ అమ్మా నాన్న బయటకు వెళ్ళినప్పుడు నేను అప్పుడప్పుడు చేస్తుంటాను ముందుగా ప్లేట్ తీసుకోని మా ఇంట్లో విమ్ ఇంకా ఇంకా అది విమ్ బార్ ఉంటుంది అండ్ స్క్రబ్బర్ ఉంటుంది అది తీసుకోని ప్లేట్ చుట్టు వాటర్ పోసాక పైన ట్యాప్ ఉంటుంది టైప్ ఆ ట్యాప్ ఆన్ చేసుకోని అది బాగా వాటర్లో కొద్దిసేపు అది నానినాక తర్వాత నేను అది స్క్రబ్ చేస్తా ఉంటాను స్క్రబ్ చేసిన తర్వాత ఆ ప్లేట్ బాగా కడిగిన తర్వాత అది వాటర్లో మళ్ళీ ముంచి ఫస్ట్ అన్ని పేర్చి ఇట్లా స్క్రబ్ చేసి పక్కన పెడతాను తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత అన్నీ కప్పులు అవన్నీ చూసి కడుగుతాను మరీ ఎక్కువ ఫోర్స్ ఏం పెట్టను తక్ తక్కువలో తక్కువ నాకు వచ్చినట్టు కడుగుతాను కడిగిన తర్వాత వాటర్ వేసి అండ్ విమ్ లిక్విడ్ వేసి కడుగుతాను మంచిగా తుడిసినాక అది వాటర్తోని మళ్ళా బయటికి తీసినాక వాటర్ అంతా ఆరేలాగా ఒక జాలి లాంటి స్టాండ్ ఉంటుంది దాంట్లో వేస్తాను వాటర్ అన్ని దాంట్లో నుంచి పడిపోతు ఉంటాయి అప్పుడు ఇంగా ఇంకా నేను ఆ బాసనలు అన్నీ కడిగేసినట్టే తర్వాత ఆ బాసన్లు ఎక్కడిదక్కడ సదుగుతాను జిడ్డు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు అది ఒక విమ్ లిక్విడ్ తీసుకోని వాటర్ కలిపి కొద్దిసేపు దాంట్లో సోక్ చేయాలి అన్నమాట అప్పుడు జిడ్డు అనేది బాగా వెళ్తుంది అండ్ ఒకటేసారి కడగడం వల్ల అది వాటర్లో ఎక్కువ సేపు నానడం వల్ల జిడ్డు అనేది జల్దీ వెళ్తుంది అండ్ జిడ్డు పోవాలంటే విమ్ ఇలాంటివి నేచరల్వైతే అయితే పర్వాలేదు అని నేను అనుకుంటున్నాను